హాయ్ ఈరోజు మీ అందరితో నాకు జరిగిన ఒక మంచి సందర్భం మీ అందరితో చెప్పాలి అనుకుంటున్నాను అది ఏంటంటే నేను అర్జెంటు పని మీద టైంకి ఫ్లైట్ తీసుకోవాల్సి వచ్చింది టైంకి ఎయిర్పోర్టు చేరడానికి టైం చాలా తక్కువగా ఉంది నేను బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ రాత్రి వేళ అయినప్పటికి నన్ను సురక్షితంగా నా గమ్యస్థానానికి చేరవేసినందుకు క్యాబ్ డ్రైవర్కు హృదయపూర్వాక ధన్యవాదాలు రాత్రి సమయంలో ప్రయాణించడం కొంతవరకు ఆందోళన కలిగించవచ్చు కానీ క్యాబ్ డ్రైవర్ నైపుణ్యం ఓర్పు మరియు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వల్ల నా ప్రయాణం చాలా సురక్షితంగా మరియు సౌకర్యంగా అనిపించింది తను టైంకి నన్ను ఎయిర్పోర్టుకి చేర్చడం వల్ల నేను స నేను సరైన టైంలో ఫ్లైట్ తీసుకొని నేను చేయవలసిన పనిని సరైన సమయంలో చేసినందుకు క్యాబ్ డ్రైవర్కి చాల ధన్యవాదాలు